అమ్మా రా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ చెప్పమ్మా ఏంటి ప్రాబ్లం పర్సా పర్స్ ఎలా పోయిందమ్మా అయినా కాలేజ్కి పర్స్ ఎందుకమ్మా నువ్వు పర్స్ ఎందుకు తెచ్చుకున్నావు అమౌంట్ ఎంతుంది ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా అయితే క్లాస్ రూమ్లోనే పోయిందా బయట పోయిందా పర్స్ అంటే నువ్వు పెట్టినప్పుడు మీ క్లాసులో మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా వాళ్ళెవరూ లేరా క్లాస్లో మళ్ళా నువ్వు ఫీజు కట్టాలి అనుకున్న దానివి మార్నింగ్ కట్టేయాలి కదమ్మా పర్మిషన్ ఇవ్వనప్పుడు వచ్చి నా కన్నా కంప్లైంట్ చేస్తే నేను అడిగేదాన్ని కదా అన్ని డబ్బులు పోవడం అంటే ఇప్పుడు ఏంటి ఓకే నేను ఇప్పుడే వాచ్మెన్ని పంపించి క్లాస్ రూమ్ అంతా వెతికిస్తాను అమ్మ వెతికించి నేను చూపిస్తాను పిల్లల్నితో అంతా అందరినీ పిల్లల బ్యాగులు అన్నీ చెక్ చేయమంటాను వాచ్మెన్ని నేను వెతికిస్తానులే ఏం కంగారుపడకు భయపడకు వెతికిస్తాను అదే అమ్మ వాచ్మెన్తో చెక్ చేయించి అంత అయిపోయాక క్లియర్ కాకపోతే అప్పుడు సీసీ ఫూటేజ్ నను చెక్ చేస్తాను ఎందుకు సీసీ ఫుటేజ్ అయితే కంపల్సరీ మనకి దొంగ ఎవరో తెలిసిపోతుంది అక్కడ ఓకేనా అమ్మ నువ్వు కంగారుపడమాకు సీసీ ఫుటేజ్ చెక్ చేయించ్చి నేను అందులో దొంగ ఎవరో తెలుస్తారు నీ పర్స్ నేను మీ క్లాస్ టీచర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఓకేనా అమ్మా నువ్వు అక్కడి నుంచి నువ్వు కేర్ తీసుకో మీ మేడం దగ్గర నుంచి

నువ్వేం కంగారుపడమాకు పర్స్ ఎక్కడికి పోదు సీసీ ఫుటేజ్లో దొంగ ఎవరో తెలుస్తుంది ఓకేనమ్మా ఓకేనమ్మా ఓకే అమ్మ కంగారుపడమాకు ఓకే అమ్మ